హలో కనిష్కా రెస్టారెంట్ అండి ఈరోజు మేము బయట ఊరెళ్ళాము చాలా లేట్గా వచ్చాము టైమ్ అయిపోయింది మా ఇంట్లో చిన్న పిల్లలు మసి వాళ్ళు ముసలివాళ్ళు పెద్దవాళ్ళు డ్యూటీకి వెళ్ళిపోయేవారు ఉన్నారు కాబట్టి వంట చేసుకునే తీరికా టైము లేక మీకు హోటల్కి ఆర్డర్ పెడుతున్నాము పైగా మీ హోటల్లో బాగుంటుంది మటన్ చికెన్ బిర్యానీలు బాగుంటాయనీ రోటీలు బాగుంటాయనీ చపాతీలు బాగుంటాయనీ కరెక్ట్గా వేడివేడిగా ఇస్తారనీ మాకు తెలిసిందండి కొంచెం గుడ్ ఇంప్రేషన్ ఉంది కాబట్టి మీ రెస్టారెంటీ మేము మీకే ఆర్డర్ పెడుతున్నాము మీరు మాకు ఒక చికెన్ బిర్యానీ ఒక మటన్ బిర్యానీ చపాతీ రోటీలు చికెన్ కబాబ్ ఇంకా ఐస్క్రీమ్లు ఒక రెండు పిల్లలున్నారు ఇంకా ఎగ్ కర్రీ మటన్ కర్రీ అవి కారము లేకుండా పిల్లలుండు పెద్దవారుండేది కదండీ కారము లేకుండా పంపించండి పంపించగలరు అడ్రెస్ ఏమంటే శాంతినగరు పెట్రోల్ బంక్ అండి తొం తొందరగా పంపించాలని కోరుకుంటున్నాము